నేను అమెజాన్లో కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు మరియు కొన్ని వస్తువులు ఆర్డర్ చేసాను ఆ డబ్బాలు ఏవిధంగా అయితే చూపించారో అదే విధంగా అదే రంగులో ఎటువంటి మార్పులు లేకుండా వచ్చింది నేను వాటిని కొన్ని రోజులగా వాడుతున్నాను నాకు ఈ ప్లాస్టిక్ డబ్బాలు నచ్చాయి